అనేక విషయాలు మునుపు మనమే స్వయంగా చేసుకునేవాళ్ళం ఇప్పుడు టెక్నాలజీ సహాయంతో సులభంతరం మనం చేసుకుంటున్నాం వాటిలో నేను కొన్ని ముఖ్యమైన మార్పులను పరిశీలించాను వాటిలో ఇవి లిఖిత రచన మరియు ఘననలు దారి తప్పకుండా గమ్యస్థానానికి చేరటం ఇంకా కమ్యూనికేషన్ అనగా సంభాషణలు ఉత్తరాల పంపకం సమాచారం తెలుసుకోవడం ఫోటో తీయడం మరియు ఆల్బమ్స్ నిర్వహించడం సంగీతం వినటం మరి ఒకటి షాపింగ్ అండ్ బ్యాంకింగ్ ఈ మార్పులు జీవన శైలిని వేగవంతనం చేస్తున్నాయి కానీ మునుపటి స్వయం ప్రయత్నాన్ని తగ్గిస్తున్నాయి వీటివల్ల ముందు వాటికి ఇప్పుడు ఉన్న టెక్నాలజీ వాటికి మనం చాలా మార్పులు నేను గమనిస్తున్నాను